నేను రీసెంట్గా మిషోలో ఇయర్ రింగ్స్ అనేవి ఆర్డర్ చేశాను అవి ఆర్డర్ చేసేటప్పుడు అయితే మాత్రం మంచి కలర్ వైట్ అంత కూడా చాలా బాగా చూపించాడు కానీ ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకున్నాక అసలు ఐటమ్ అసలు ఏమి బాగలేదు ఇయర్ రింగ్ అయితే కలర్ ఏకం గోల్డ్ కలర్ అక్కడ చూపిస్తే ఇక్కడ సిల్వర్ కలర్ ఇచ్చాడు చిన్న నేను మిడిల్ సైజ్ ఆర్డర్ చేస్తే సైజ్ కూడా చాలా బిగ్ సైజ్ ఇచ్చాడు అది కూడా ఓవర్ సైజ్ ఇచ్చాడు వైట్ కూడా ఓవర్గా ఉంది అంతా ఓవర్ వైట్ ఇయర్ రింగ్స్ మనం పెట్టుకున్నట్టు పెట్టుకునట్టు అయితే మన చెవి దిద్దులు రంద్రాలు అనేవి సాగిపోతున్నాయి అందుకు నేను ఇయర్ రింగ్స్ అనేవి ఈసారి నాకు నచ్చలేదు ఇంకో షాప్లో తీసుకోవాలి అనుకుంటున్నాను